మా దగ్గరలోని పట్టణాలను గ్రామాలను తరచుగా ప్రదర్శి ఎందుకు ఎంత ప్రదర్శిస్తాను ఏ పనుల కోసము అంటే మా దగ్గరలో ఉన్న పట్టణాలను గ్రామాలను అంటే నా నిత్య అవసరాలు నిత్య అవసరాల కోసం లేకుంటే నాకు పూల మొక్కల కోసమైనా నా ఇంటి ఇంటి పనుల కోసమైనా లేదంటే నేనేదైనా పని చేసుకోని డబ్బులు సంపాదించుకోవడానికోసమైనా జాబ్ చేయడానికోసమైనా ఎక్కువగా మా ప్రదేశాలను ప్రదర్శించడం జరుగుతుంది నేను ఏం కావాలన్నా మా దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది నా ప్రతి ఒక్క వస్తువు కూడా నాకు అక్కడక్కడ నుంచే తెలుసుకో తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అందుకనే నేను పట్టణాలల్లో పట్టణానికి ఎక్కువగా తరచుగా వెళ్తూ వస్తూ ఉంటాను గ్రామాలల్లో నాకు ఎక్కువగా నా దగ్గరలో ఉన్న గ్రామాలల్లో అంటే పూల మొక్కల కోసం కానీ లేకుంటే ఏదైనా కార్యక్రమాలు ఉండడం కానీ లేకుంటే ఇతరుల పనుల కోసం కానీ అక్కడికి వెళ్ళి చేయడం కానీ తరుచుగా మొక్కలు తెచ్చుకోవడం నాటడం అక్కడ పెట్టడం వంటి చేయడం కోసం నేను ఆ పనుల కోసం మాత్రం గ్రామాలల్లోకి వెళుతూ ఉంటాను కానీ ఈ పట్టణాలల్లో మాత్రం నా నిత్య అవసరాలు అన్నిటి కోసం నేను పట్టణాలల్లో చి తిరగడం జరుగుతుంది ఏమైనా బట్టల కోసం కానీ షాపింగ్మాల్లకు కానీ సినిమాకి కానీ ఏదైనా వెళ్ళాలి అన్నా నేను పట్టణాలల్లోకే వెళ్ళాలి ఏదైనా చూడాలని అనుకున్నా కూడా పట్టణాలల్లోకి వెళ్ళి చూడ్డం కాబట్టి ఎక్కువగా పట్టణాలల్లో వెళ్తూ ఉంటాను